నేను ఇప్పుడు ప్రస్తుతం ఒకరోజు ముందు ఆన్లైన్ లో ఈ యొక్క రన్నింగ్ షూస్ అనేది నేను కొనుగోలు చేశాను అంతే కాకుండా వాటిని కొనుగోలు చేయడానికి కారణం దాని నుండి దాని నుండి వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని వాటిని నేను కొనుగోలు చేశాను కానీ కొన్న తర్వాత వాటి యొక్క ఆకృతి గాని అది వేసుకున్నప్పుడు ఎక్కువగా బిర్రుగా అవ్వడం వల్ల నేను నడవలేక పోతున్నాను దానివల్ల కాలు నాకు ఎక్కువగా నొప్పిగా ఉంది అంతేకాకుండా వాటి యొక్క ఆకృతి నేను అంటే దాని యొక్క డిజైన్ చూసి నచ్చుతుంది దాని యొక్క ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని ఆ యొక్క ఆలోచనలలో నేను ఆన్లైన్ లో కొనుగోలు చేశాను కానీ అది ఏ విధంగాను నాకు సంతోషాన్ని కలిగించలేదు నేను అనుకున్న విధంగా ఆ యొక్క రన్నింగ్ షూస్ నాకు లేదు ఎందుకంటే నేను కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఉపయోగించేటప్పుడు నేను వాటిని తెల్లవారుజామున వేసుకొని రన్నింగ్ వెళ్ళేటప్పుడు నాకు కాలు ఎక్కువ బిర్రుగా ఉండడం వల్ల అంతేకాకుండా వాటిని ఉపయోగించేటప్పుడు కాళ్లు ఎక్కువగా నొప్పి రావడం వల్ల అంతే కాకుండా కాలు వాపుగా ఉండడం వల్ల దాని వేసుకున్నప్పుడు నా యొక్క రక్తస్రావం ఎక్కువ సరిగ్గా జరగడం లేదు అందువల్ల నేను కొనుగోలు చేసిన దాంట్లో నాకు సరిగ్గా నచ్చని విషయం ఏమిరా అంటే ఈ యొక్క రన్నింగ్ షూస్ ఏ ఇప్పుడు వరకు ఆన్లైన్ లో ఎన్నో విషయాలు కొనుగోలు చేశాను ఎన్నో వస్తువులు కొనుగోలు చేశాను కానీ ఇన్ని విషయాలు ఇన్ని వస్తువులు కొనుగోలు చేసినప్పుడు నాకు ఎక్కువగా నచ్చని విషయం ఏమిటంటే ఈ యొక్క రన్నింగ్ షూస్ ఎందుకంటే అనుకున్న విధంగా లేదు కాళ్ళు వాపు రావడం కాళ్ళు నొప్పి రావడం అంతే కాకుండా నేను అనుకున్న విధంగా ఆ యొక్క రన్నింగ్ షూస్ నాకు ప్రయోజనం కలిగించలేదు నేను కొనుగోలు చేసిందేమో ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని కానీ అనుకున్న ప్రయోజనం అది ఇవ్వకపోవడం వల్ల నేను అనుకున్న విధంగా ఆ యొక్క రన్నింగ్ షూస్ లేకపోవడం వల్ల దాని నుండి నాకు ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నాను దానివల్ల కాళ్ళు ఎక్కువగా వాపు రావడం కాని కాలు నొప్పి రావడం కాని దానివల్ల నేను రన్నింగ్ ఎక్కువగా చేయలేకపోతున్నాను దానివల్ల నేను ఆన్లైన్ మూల్యంగా కొనుగోలు చేసిన వాటిల్లో నాకు ఎక్కువ నచ్చని విషయం అంటే ఈ రన్నింగ్ షూస్